నా పల్లె సమూహ సాంస్కృతిక నృత్యం చాలా ముఖ్యమైనది ఇది సంగీభావాన్ని పెంచడానికి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మరియు ఆనందించడానికి ఉపయోగిస్తాం ఇంక పల్లెల్లో నృత్యం తరచుగా పండగలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శించబడుతుంది ఇది ఒక సాంస్కృతిక ప్రదర్శన ఇది ప్రజలు వారు సంస్కృతి మరియు చరిత్రను గుర్తుచేస్తుంది పల్లెల్లో నృత్యం యొక్క కొన్ని రకాలు ఇక్కద ఉన్నాయి అవి ఏంటంటే ఫస్టు పెళ్ళిలో నృత్యాలు ఈ నృత్యంను సాధారణంగా పెళ్ళి వేడుకల్లో ప్రదర్శించబడతాయి ఇంకా ఇవి సంతోషాన్ని మరియు ఆనందాన్ని వ్యక్తపరుస్తాయి ఇంకా ఏమిటంటే పండుగ నృత్యాలు ఈ పండుగ నృత్యాలు పండుగలు సందర్భంగా ప్రదర్శింపబడుతాయి అవి భగవంతుడిని కొనియడడానికి లేదా ఒక ప్రత్యేక సందర్భాన్ని జరుపుకోవాలని ఉపయోగబడుతుంది ఇంకా పండుగ నృత్యాల్లో సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి ఈ నృత్యాలు సాంప్రదాయాలు కాపాడుకోడానికి ప్రదర్శించబడతాయి అవి ఒక సమూహం యొక్క చరిత్ర మరియు సంస్కృతి గురించి చెప్తాయి ఇంకా సాంప్రదాయ నృత్యాలు పల్లెల్లో నృత్యం ఒక సాధారణ వినోదం ప్రజలు నృత్యం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇదొక సామాజిక కార్యకలాపం కానీ ప్రజలను కల్పిస్తుంది ఇంకా పల్లెలో నృత్యం చేసేటప్పుడు ప్రజలు తరచుగా సంగీతాన్ని ఉపయోగిస్తారు సంగీతం నృత్యంతో ఒక మార్గదర్శకాన్ని ఇస్తుంది ఇంకా మరియు నృత్యకారులకి శక్తి మరియు ఊపును కూడా ఇస్తుంది పల్లెల్లో నృత్యం చేయడం చాలా ఆరోగ్యమైనది ఇంకా శారీరక శ్రమను అందిస్తుంది మరియు సామాజిక అనుబంధాన్ని ప్రోత్సహిస్తుంది పల్లెల్లో నృత్యం ఒక ముఖ్యమైన భాగం ఇది సంగీభావాన్నిపెంచడానికి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి మరియు ఆనందించడానికి ఉపయోగించే సాధనం